నేనైతే చలికాలం వస్తుంది అని ఇట్లా ఆన్లైన్ షాపింగ్ అయితే ఓపెన్ చేసిన ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసి అయితే చలికాలం కాబట్టి నేనైతే హీటర్ అయితే ఆర్డర్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నాను వాటర్ హీటర్ వాటర్ హీటర్ అనేది మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి మనం స్నానం చేయడానికి అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందని ఆర్డర్ చేసు ఆర్డర్ చేసేసాను ఆర్డర్ చేసే ముందు నాకైతే ఫస్ట్ డిస్కౌంట్ అయితే చూపెట్టింది మళ్ళీ ఒకసారి బ్యాక్ మళ్ళీ ఓపెన్ చేసే వరకు ఆ డిస్కౌంట్ అనేది కనిపించకుండా అయింది అది ఎన్నో ఏదో తెలియదు సరేలే మనకైతే ఆ డిస్కౌంట్ ఉన్నా లేకపోయినా కొనుక్కోవాలని ఫిక్స్ అయ్యాము కాబట్టి ఫస్ట్ కొనుక్కుందాం అనుకున్నా కాబట్టి అలా అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేస ఆర్డర్ పెట్టిన పెట్టినాక ఫోర్ టు ఫైవ్ డేస్లోపు తను అయితే నాకైతే వాళ్లయితే వాళ్ల దగ్గర నుంచి అయితే మెసేజ్ అయితే వచ్చింది బట్ ఆ ప్రోడక్ట్ రావడానికి అయితే చాలా డేస్ పట్టింది ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ అలా పట్టింది సో అంత లేట్ అవ్వడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ సెవెన్ ఎయిట్ డేస్ అండ్ వచ్చిన తర్వాత కూడా దానికి ప్రోడక్ట్కి ప్యాకింగ్ వచ్చేసి కూడా యావరేజ్ ప్యాకింగ్తో వచ్చింది నాకు ఆ ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే అసలు నచ్చలేదు ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయిన ఎంత కాస్ట్ ఉన్న కాని మంచి ప్యాకింగ్తో ఉంటేనైతే బాగుంటుంది అలాంటి ప్యాకింగ్ లేకపోయేసరికి నార్మల్ ప్యాకింగ్ ఉండేసరికి నాకైతే అంత మంచిగా అనిపించలేదు సో ఇంత మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్న ప్రోడక్ట్కి అయితే ప్యాకింగ్ అయితే మంచిగా ఉంటేనే మనకైతే కొంచెం అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోవాలని సో మనమైతే చూసుకో చూసుకోవాల్సింది మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత నేనైతే ఆ ప్రోడక్ట్ని వాటర్లో పెట్టయితే హీటర్ అయితే ఆన్ చేసినా హీటర్ ఆన్ చేసాక కొంతసేపటికి అయితే వాటర్ అయితే హీట్ అవుతున్నాయి బట్ ఎప్పుడైతే మళ్ళీ కొంతసేపటికి అలానే కంటిన్యూ ఉంచితేనయితే ఆటోమెటిక్గా అది వాటర్ అయితే హాట్ అయినాయి కాని తర్వాత ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ కూల్ అవున్నాయి సంథింగ్ అయితే ఏదో ఒక ప్రాబ్లం అయితే అనుకున్న సో ప్రాబ్లం ఉంది కదా అని నేనైతే మళ్ళీ ప్రోడక్ట్ అయితే రివర్స్ పెట్టాలని చూస్తున్న ప్రోడక్ట్ అయితే కొంచెం ఏమో డామేజ్ అయితే వున్నది సో అందుకని నేనైతే ఈ ఆన్లైన్ ప్రోడక్ట్స్ని అయితే ఎక్కువగానేయితే నమ్ముకొని అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా డ్యామేజ్తోనైతే ఉంటాయి ప్రోడక్ట్స్ కొన్ని కొన్ని మంచిగానే ఉంటాయి కొన్ని కొన్ని అయితే రేర్గానయితే డ్యామేజ్ అయితే ఉంటాయి సో అందువలన నాకైతే ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొనాలంటే కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే ఇలా డామేజ్ అయిన వస్తువులకు కొన్నిటికి రివర్స్ క్యాష్బ్యాక్ అయితే అంటే మనం అయితే మల్ల రివర్స్ అయితే పెట్టలేము కొన్నిటికైతే ఉంటాయి అలా ఉంటే పర్లేదు కాని ఆన్లైన్ మళ్ళీ రిటర్న్ చాలా ఇబ్బంది అయితది సో అందుకని అయితే నేనైతే ఇప్పుడు రిటన్ పెట్టడానికి ఉన్నది కాని నేనైతే ఈ ప్రోడక్ట్ని అయితే రివర్స్ అయితే పెట్టాలని అనుకుంటున్నా రివర్స్ పెట్టేసి నేనైతే ఇక్కడ ఆఫ్లైన్లో వెళ్లేసి నాకు కావాల్సిన హీటర్ అయితే కొనుక్కుంటాను